సెలవులకు వెళ్ళినప్పుడు పుస్తకాలు తీసుకెళ్తూ ఉంటాం పుస్తకాలు తీసుకెళ్ళడానికి ప్రత్యేక కారణం అంటూ ఏం లేదు ఎందుకంటే అవి చదువుతున్నంతసేపు మనకు జ్ఞానం వస్తుంది మనకు కూడా ఒక నాలెడ్జ్ అనేది ఫామ్ అయ్యి మనం కూడా చాలా బాగా ఇంకా ఆలోచించగలుగుతాం నేను సెలవులు లేకపోతే నగరం ఆధారంగా అంటే చదువుతూ ఉంటాను ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన పుస్తకాలు చదివినప్పుడు ఆ ప్లేస్కు ఉండే అంత మ్యాటర్ మొత్తం ఆ విషయం అనేది మనకు చాలా బాగా అర్థమవుతుంది ఇప్పటికే ఉన్న పుస్తకాాలంటే ఆ నేను చాలా చదివ సీక్రెట్ అనే బుక్ చదివాను అది నాకు చాలా ఇష్టం నేను చదివేది అంటే ఒంటరిగా ఉన్నప్పుడే చదువుతాను సీజన్ అంటూ ఏం లేదు ఎవ్రిడే చదువుతూనే ఉంటాను